తెలుగు భాషకు ఎంతో ప్రాధాన్యత ఉంది మాతృభాష ఏదైనా తల్లితో సమానం మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి అది తెలుగు కావచ్చు వేరొక భాష కావచ్చు తెలుగు భాష సంస్కృతం నుంచి వెలువడింది అందులో ఎందరో కవులు రచయితలు గ్రంథకథలు చాలా రచనలు చేశారు వారు భాషలను గౌరవంచడం తెలుగు భాష యొక్క గొప్పతనం ప్రపంచ తెలుగు మహాసభలలో అమెరికా పశ్చిమ ఆసియాలో ఆంధ్ర తెలంగాణలో జరుగుతాయి తెలుగు భాష గొప్పతనం తెలియాలి అంటే తెలుగులో సంభాషించాలి తెలుగు వాళ్ళు రాసిన రచనలు కవితలు ప్రకటనలు అన్నీ చదవాలి తెలుగు యొక్క గొప్పతనం మనకు ఎంత ఉంది అంటే రామాయణం మహాభారతం అలాంటి మన తెలుగులో ఉన్న భాషలను చదివినప్పుడు వాటి యొక్క గొప్పతనం మనకు అర్థం అవుతుంది అది వేరే భాషలను తక్కువ చేయటం కాదు సంస్కృతం పైన జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే మాతృభాష తెలుగుని గౌరవిస్తారు